మా ప్రాంతంలో వార్తాపత్రికలు ఈనాడు మరియు సాక్షి భారతదేశంలో ప్రచురించబడి తెలుగు భాష వార్తాపత్రికలు వారు తరుచుగా కొత్త ఆవిష్కరణలు మరియు ఆవిష్కరణ గురించి నివేధిస్తారు ముఖ్యంగా భారతదేశంలో అభివృద్ధి చెందినది ఇటీవలే సంవత్సరంలో ఈ వార్తాపత్రికలలో నివేధించబడిన కొత్త ఆవిష్కరణల యొక్క కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి రెండువన్ రెండువేల ఇరవై రెండులో ప్రస్తుత సౌరకటాల కంటే సమర్ధవంతమైన కొత్తరకం సోలార్ సెల్ను అభివృద్ధి చేయడం గురించి ఈనాడు నివేధించింది మద్రాస్లోని ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు క్రొత్త సోలార్ సెల్ను అభివృద్ధి చేశారు రెండువేల ఇరవై ఒకటిలో ఆగ్ ఇప్పటికే ఉన్న నేటి వర్గి వ వృద్దికరణ వ్యవస్థకంటే మరింత ప్రభావ ప్రభావంతంగా నీటి నుండి కాలుష్యం కారకాలను తొలిగించ గల కొత్త రకమైన నీటి శుద్ధీకరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి సాక్షి నివేధించింది వరంగల్లోని నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు క్రొత్త నీటి శుద్ది విధానాన్ని రూపొందించారు రెండువేల ఇరవైలో ఇప్పటికే ఉన్న వైద్య పరికరాలకంటే వ్యాధులను మరింత ఖచ్చితంగా నిర్ధారించగల కొత్తరకం వైద్య పరికరాన్ని అభివృద్ధి చేయడం గురించి ఈనాడు నివేధించింది బెంగుళూర్లోని ఇన్స్ట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు కొత్త వైద్యపరికరాన్ని అభివృద్ధి చేశారు ఇటీవల సంవత్సరంలో ఈనాడు మరియు సాక్షి నివేదించబడిన అనేక కొత్త ఆవిష్కరణలను కొన్ని కొవి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఈ వార్తాపత్రికలు భారతదేశంలో కొత్త సాంకేతికాలను మరియు ఆవిష్కరణలపై అవగాహన పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్థాయి